రకరకాల వంటలు అంటే నేను అన్ని వంటలు చేయలేను నాకు వచ్చింది చికెన్ కర్రీ ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ ఇవి మూడిటిలోనే అవి అన్నిటికన్నా కష్టమంటే ఇంక చికెన్ కర్రీ ఎందుకంటే చికెన్ని నానబెట్టి ఉడకబెట్టి అన్ చేయాలి అన్నిటికన్నా సులువుగా అంటే ఎగ్ ఏం లేదు గ్యాస్ మీద ఉల్లిగడ్డలు తీసుకొని ఆనియన్ వేసి ఉప్పు కారం అల్లంవెల్లిగడ్డ పక్కన పెట్టుకొని టైంకి ఎగ్ వేస్తే సరిపోతుంది ఎగ్ కర్రీ ఇంకా ఆమ్లెట్ అంటే అన్ని మిక్స్ చేసి పెనం మీద వేసేస్తే ఆమ్లెట్ వచ్చేస్తుంది చాలా సులువు అయింది అంటే ఎగ్ కర్రీ ఇంకా చాలా కష్టమైనది అంటే చికెన్ కర్రీ ఇంకా వండడం అంటే చిన్న చిన్న ఛాయ్ చేయడం అట్లాంటి ఇంక అంతేగాని ఇంక దానికన్నా మించిన వంటలు చిన్న చిన్న కర్రీస్ టమాటా కర్రీ పప్పు కర్రీ చేయడం వచ్చు అన్నిటికన్నా పప్పు కూడా కష్టం ఎందుకంటే విజిల్ కాలుతుంది ఎక్కడన్న చెయ్యి తగిలినా కానీ సురుకు వచ్చేస్తుంది అలా ఎగ్గు చేయడం అంటే చాలా ఈజీ ఏముంది ఎగ్గు తీసుకోవాలి ఎగ్ ఎగ్ తీసుకొని ఎగ్గులో కొన్ని కొంచెం ఉప్పు కారం మంచిగా ఒక గిన్నెలో తీసుకొని దానిలో ఉప్పు కారం వేసి ఆ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డతోని అలా ఇలా అనేసి దానిమీద ఆమ్లెట్ వేసేస్తే ఆమ్లెట్ అయిపోతుంది ఈజీ ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి నాకు ఇష్టమైన డిష్ ఆమ్లెట్